ఒక్కోక కాలంలో ఒక్కోక్కలాగ ఉంటాం ఉదాహరణకు వర్షాకాలం వస్తే చద్దరు కప్పుకుని టీ చేసుకుని తాగి వేడివేడిగా ఉండడం మంటలు వేసుకుని మా గూని ఇంటిలో ఉండడం అలా ఎక్ వర్షానికి నాని వచ్చి ఇంటిలో అమ్మతో దెబ్బలు తినడం కానీ బాబుతో దెబ్బలు తినడం కానీ ఇవి నా చిన్నప్పటి యొ నా తీపి జ్ఞాపకాలు అదే చలికాలానికి వచ్చేసరికి పొద్దున్నే లేచి బ్రష్ చేసి ఏదన్నా చలిమంటలు వేసి స్కూల్ ఉంటే చూసుకుని ఏదైనా దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ కానీ అవి ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళడంకానీ అక్కడ అప్పాలు అవి ఎమన్నా చేసుకుని తినడంకానీ స్నాక్స్లాగ చేసుకుని తినడంకానీ ఇవి చలికాలంలో ఉండేవా ఇక ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ దగ్గరకి వచ్చేసరికి ఇలా ఉండదు ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ లేకపోతే క్రికెట్ బ్యాట్ పట్టుకోవటం కానీ ఇవి నా చిన్నప్పుడు చేసిన పనులు స్కూల్ స్కూల్ అయిపోయిన తర్వాత మాకు ఏదన్నా పనుంద పనుందంటే మాత్రం అది క్రికెట్ వాలీబాల్ వాలీబాల్ అయితేనేమో నైట్ రూంలో వేసుకుని ఆడేవాళ్ళం క్రికెట్ అయితేనేమో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుపెడితే సాయంత్రం ఆరు గంటలదాకా ఒకటే బాదుడు బాల్ను ఇవి ఒక్కక్క సీజన్లో కాకపోతే చలికాలం ఏంటంటే ఎండా చలి వర్షం అంటే రాదు అన్నిటికీ తగిన వాతావరణం అంటే చలికాలంలో ఉంటుంది ఇంక వర్షాకాలం అంటారా అప్పుడు పిండిన బట్టలు ఆరడానికే టైమ్ దొరకదు కో సో అప్పుడు స్నానం చేయకుండా నార్మల్గా పడుకోని పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు చలికాలంలో మాత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయటం టీ ఎంజాయ్ చేయటం చలిమంటలు ఇవి ఎంజాయ్ చేసే కాలం అంటే మాత్రం అదొక వేసవి కాలానికి వస్తుంది ఎందుకంటే పిల్లవాళ్ళకు హాలిడేస్ ఉంటాయి పెద్దవాళ్ళకి అయితే కనుక రోడ్డు మీద ముచ్చట్లు పెట్టడం లేకపోతే ఏదైనా ఆటలు ఆడుకోవటం పేక ఆడుకోవటం సరదాగా ఇలాంటివి చేస్తాం అందుకే మేము ఒక్కొక్క సీజన్ని ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తాం ఒక దానిలో పడుకోవటం ఒకదాన్నేమో చలిమంటలూ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎంజాయ్ చేయటం